నమస్తే అండి ఏం కావాలి ఎలాంటియి కావాలండి వైటా రూలా ఎన్ని పేజెస్వి కావాలండి ప్యూర్ వైట్ ఇమ్మంటారా లేకపోతే మీడియం వైట్ ఇమ్మంటారా ఇవిగోండి ఇవి చూడండి ఇవి బాగుంటాయి ఇంకేం కావాలండి అవీ వైట్ ఇచ్చేయమంటారండి ఎన్ని పేజెస్ అండి రెండొందలండీ ఒక్క నిమిషం ఇదిగో చూడండి

హీరో పెన్నాండి ఎ ఎంతదిమ్మంటారండి పదిరూపాలియండి తీస్కొ ఒకటి సరిపోద్దండి మూడు కావాలాండి ఇంగోండి తీస్కొ ఇంకేమన్నా కావాలండి రోమ్కి స్కేళ్ళు పెన్సిళ్ళు పెన్ ఎరేజర్లు ప్రొట్రాక్టర్లు కంపోసర్లు జామెంట్రీ అన్నీ ఉంటాయండి షాప్లో సరేనండి అవి సరిపోతాయాండి అయితే రెండు లాంగ్ నోట్స్లు మూడు షార్ట్ నోట్స్లు ఒక పెన్ కదండి ఆ మూడు మొత్తం నూట ఎనభై రూపాయలయ్యిందండి క్యాష్ ఇస్తారండి ఫోన్పేనా అండి సరే అండి సరేండి అయితే ఇంకేమన్నా కావాలంటే వస్తూ ఉండండి